నమస్కారమండి నేను ఇటీవల మీ ఓలా అనే అప్లికేషన్ నుండి ట్యాక్సీని బుక్ చేసుకున్నాను బుక్ చేసుకుని నా గమ్యాన్ని నేను చేరుకున్నాను చేరుకున్నాక నేను ఆ ట్యాక్సీలో నా పర్సుని పోగొట్టుకున్నాను ఆ ట్యాక్సీ యొక్క స్టేటస్ అంటే వాహనం అనేది ఎక్కడ ఉందో నాకు తెలియదు కావున నేను మిమ్మల్ని సంప్రదించాల్సి వచ్చింది ఆ ట్యాక్సీ డ్రైవర్కి మీరు కాల్ చేసి ఎక్కడ ఉన్నారో తెలుసుకుని నాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే నా విలువైనటువంటి పర్స్ అనేది ట్యాక్సీలో నేను మర్చిపోయాను దాంట్లో నాకు సంబంధించినవి విలువైనవి చాలా ఉన్నాయి కావున మీరు డ్రైవర్ని సంప్రదించి అతను ఎక్కడున్నాడో కనుక్కొని నేను ఉన్న ప్లేస్ని మీకు చెప్తాను అది డ్రైవర్కి మీరు తెలియపరిచి నాకు చెప్పవలసిందిగా నేను కోర్చున్నాను ధన్యవాదాలు